హలో కొంచెం మనీ ప్రాబ్లెమ్ ఉంది ఇగా అలా అని కొంచెం పెండింగ్లో పెట్టాము కొంచెం ఇగా గిట్టుబాటు ధర రాలేదు బ్రో పత్తికొస్తే పత్తి తెంపితే ఇగా దానికోసం ఇగా వచ్చిన దానితోనే మొత్తం అప్పులు కట్టాము ఇగా బ్యాంక్ది ఒక్కటి ఆపాము ఇగా ఈ ఒక నెల రోజుల్లో అలా కట్టేస్తాను అదే అదే అవుతుంది ఇగా అవుతుంది సార్ మీరు కూడా మా రైతులని అర్థం చేసుకోవాలి సార్ అదే అదే ఇగా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటేనే

మీకు కూడా అదే అదే సార్ చూస్తా సార్

అదే అదే మీరు కూడా మా రైతులను అర్థం చేసుకుని కొంచెం టైం తీసుకుని ఒక పది ఒక పది రోజులు ఇరవై రోజులు ఆగారు అనుకో నేను మొత్తం క్లియర్ చేస్తాను పెండింగ్ ఏం లేకుండా

మన మన ఇప్పుడు ఎన్నో తారీఖు సార్ మన పన్నెండు ఫిబ్రవరి పన్నెండు కదా మార్చి పన్నెండు లోపు కట్టేస్తాను సార్ అది ఈ సారి అలా ఏం ఉండదు ఇగ ఈసారి మొత్తం కట్టేస్తాం కానీ ఇగ ఈ ఒక్క సారికి ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చెయ్యండి

అదే ఎందుకని అంటే మీరు మా దగ్గర నుంచి మేము ఒక రైతులం సార్ మీరు మా దగ్గర అలా చేస్తే అదే మీరే మరి ఓపిక మీరు మరి మీ వల్లనే మరి మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోగలుగుతున్నాం జర పంట చెయ్యగలుగుతున్నాం అదే అదే ఆలోచించుతున్నాము సార్ ఆలో ఆలోచించుతున్నాము అదే అదే సార్ ఇగ ఈసారి ఈ పన్నెండు ఈ ఈ సారి ఇగ వాయిదా కట్టేసాక ఒక ఇరవై వేలు కావాలి సార్ మళ్ళీ

ఇగా ఈసారి మిర్చి వేద్దామనుకుంటున్నాను పత్తి వద్దని ఇగా ఒక ఇరవై వేలు మీరు గింజల కోసం ఇచ్చారు అనుకో ఇగా నేను మిర్చి వేసుకుంటాను

అదే అదే సార్

ఓకే సార్ అవును సార్ ఒక్క సారి ఇగ ఈ సారి వాయిదాకి కట్టేస్తాను ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చెయ్యండి ఇగ ఓకే సార్

ఈ సారి

అదే అదే సార్ మా రైతులు మోసం చెయ్యరు సార్ ఎవరు మోసం చేసినా ఇగా ఈసారి ఇగ ఈ వాయిదాకి కట్టేస్తాను సార్